పల్లెటూర్లో ఆటలు ఆడడం ఎంతో ఉపయోగకరం అవి సామాజికంగా ఒక ఎక్సర్సైజులవంటి ఆటలు ఉంటాయి ఇవి ఎంతగానో ప్రజలను ఆకట్టుకుంటాయి పల్లెటూర్లో ఉండే ఆటలు దాగుడుమూతలు మరియు కోతి కొమ్మచ్చి ఇటువంటి ఆటలలో వారు పరిగెత్తడం మరియు నవ్వుతు అనేక ఆటలు ఆడడం ద్వారా వారు ఎంతగానో ఆరోగ్యవంతంగా ఉంటారు వీటి ద్వారా మజిల్స్ పెరగడం ఫిట్నెస్ కూడా పెరగడం జరుగుతుంది పల్లెటూరులలో కొండలు ఎక్కి కోనలలో చెట్లలో వారు ఎంతగానో ఆడుకుంటు ఉంటారు వీటి ద్వారా వారు అనేక ఫిట్నెస్ను పెంచుకుంటారు అప్పుడు వారికి ఎంతో ఉపయోగకరంగా అది మల్లుతుంది పల్లెటూరు ఆటలు ఎంతో మంచిగా కొనసాగుతాయి వీటి ద్వారా ఎక్కువగా పల్లెటూరులలో జరిగే ఆటలు ఎంతో ప్రభావితం చేస్తాయి